సాంకేతిక అభివృద్ధి పరంగా మా ప్రాంతంలో ఎదురుకొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించలేను అయితే నేను మీకు కొన్ని సాధారణ సమస్యలను గుర్తించి చెప్పగలను సాంకేతిక అభివృద్ధి ఖరీదైనది మరియు అనేక ప్రాంతాలు సరిపోయే వనరులను కలిగి లేవు సాంకేతిక అభివృద్ధి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్న యుక్తుల కొరత ఉన్న ప్రాంతాలు ఉన్నాయి సాంకేతికతకు ప్రాముఖ్యత లేని ప్రాంతాలు ఉన్నాయి అనేక సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయి కానీ అవి అన్ని ప్రాంతాలకు సరిపోవు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇంకా చాలా పని చేయాలి సాంకేతిక అభివృద్ధి అన్ని ప్రజలకు అందుబాటుగా ఉండేలా చూడటం చాలా ముఖ్యం ఇది మన బాధ్యత కూడా